ఈరోజుల్లో ప్రజలందరూ ఎక్కువగా ఉపయోగించే యాప్లు ఏమిటంటే యూట్యూబు గూగుల్ మ్యాప్స్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ అలాగే ఆటల విషయానికి వచ్చినప్పటికీ కొంతమంది ఫోన్లోనే ఆడుకోవటం జరుగుతుంది వాటికోసం ఉపయోగించే యాప్లు ఏమిటంటే పబ్జీ టెంపుల్ రన్ సబ్వే సర్ఫ్ ఆలాగే ఆ సుడోకో స్నేక్ అండ్ లాడెర్ ఇలాంటివన్ని కూడాను ఈ మధ్య కాలంలో ఫోనుల్లో ఆడుకోవటం లేకపోతే ఇలాంటి యాప్లన్నీ ఉపయోగించడం చాలా ఎక్కువగా మారింది అవి ఒక దయన్నిదన జీవితంలో ముఖ్యంగా భావిస్తున్నారు నేను వీటిలో కొన్ని గమనించిన మార్పులు ఏమిటంటే ఈ స్మార్ట్ఫోన్లు రావటం వలన ఏర్పడిన కొన్ని లాభనష్టాలు కూడా నేను గమనించాను ముందుగా మనం ఈ యూజ్ చేసిన అదే ఏవైతే ఉపయోగిస్తున్నారో ఆ యాప్ల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా యూట్యూబ్ యూట్యూబ్లో ఇప్పుడు ప్రతిఒక్కరూ కూడా ఏది కావాలన్న ఆ యూట్యూబ్లో చూడటం జరుగుతుంది అందులో చదువుకి సంబంధించిన వీడియోలు ఆలాగే వంటకి సంబంధించిన వీడియోలు ఆలాగే వినోదానికి సంబంధించిన వీడియోలు సినిమా వీడియోలు ఆలాగే ఆ కామెడీకి సంబంధించిన వీడియోలు సినిమా విడియోలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో దాంట్లో వస్తు ఉన్నాయి వాటన్నిటినీ వారు వీక్షించడం జరుగుతుంది ఇంకొకటి ఇంస్టాగ్రామ్ ఇందులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు అంటే ఆ చాట్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే ఒకరికి ఒకరు వీడియోలు అనేవి పంపించుకోవచ్చు ఇంస్టాగ్రామ్ అనేది ఈ మధ్య కాలంలో యువత ఆలాగే చాలామంది ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలాగే మనం ఇంకా ఎక్కువగా ఉపయోగించే యాప్లు ఏమిటంటే వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతిఒక్కరి మొబైల్లోను ఆ వాట్సాప్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి దూరంగా ఉన్నవారితో మాట్లాడాలి అన్నా లేదంటే వేరే దేశాలలో ఉన్నవారితో మాట్లాడాలి అన్నా కూడా ఆ ఈ వాట్సాప్ ఆన్ యాప్ని యూస్ చేసి ఉపయోగించి వారు విడియో కాల్ ఆలాగే లేకపోతే లేకపోతే నెట్ కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది ఆలాగే మన స్నేహితులతో మన తల్లితండ్రులతో ఆ మాట్లాడాలన్నా లేకపోతే చాట్ చేసి వారితో మాట్లాడాలన్నా ఆ నెట్ కాల్ చేసుకున్నారు లేదా చాట్ చేసి మాట్లాడుకుంటున్నారు లేదా వీడియో కాల్ అనే ఆప్షన్ కూడా దాంట్లో రావటం జరిగింది ఇలాంటివన్నీ ఉపయోగించి ఇతరులతో దూరంగా ఉన్నవారితో మాట్లాడడం జరుగుతుంది ఈ స్మార్ట్ఫోన్ల వల్ల లాభ నష్టాల విషయానికి వస్తే లాభలెన్ని ఉన్నా కాని ఈ మధ్య కాలంలో నష్టాలు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ముందుగా మనం యుట్యూబ్ అన్నాం కదా అందులో ఆ యువత కొన్ని ఆశ్లీల విడియోలు లేకపోతే వారి సమయాన్ని వృదా చేసే వీడియోలు అలాంటివన్ని చూడడం వల్ల వారి సమయాము ఆలాగే వారి ఆలోచన శక్తి కూడా తగ్గటం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పిల్లలు అందరూ కూడా ఎక్కువగా ఫోన్లోనే ఆడటం జరుగుతుంది బయట ఆడటం లేదు ఎవరు ఆ ఎండలో సాయంత్రం పూట ఎండలో ఆడేవారు తగ్గిపోయారు ప్రతిఒక్కరి దగ్గర ఫోన్ ఉండడంతో అందరూ కూడా ఫోన్లోనే ఆడటం జరుగుతుంది ఆలా ఆడటం వల్ల వారి కంటి చూపు మందగిస్తుంది ఆలాగే వారి జ్ఞాపకశక్తి అనేది కూడా కొంచెం తగ్గుతుంది అలాగే వారు మొద్దుగా ఇంట్లోనే కూర్చొని ఉండటం బద్ధకం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా నష్టాలుగా చెప్పుకోవచ్చు లాభాలంటే మనం చెప్పినట్టు యుట్యూబ్లో చదువుకి సంబంధించిన వీడియోలు అలాగే మనం వాట్సాప్ అయితే ఇతరులతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలనుకుంటే కనుక అత్యవసర పరిస్థితుల్లో అక్కడి దాకా వెళ్ళనవసరం లేకుండా ఇక్కడినుండే మనం వారిని వీడియో కాల్లో చూడవ చూడటం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా లాభలాకింద మనం చూసుకోవచ్చు